నమస్కారం నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఫోన్ చేద్దామననుకున్నా ఫ్లిప్కార్ట్ వాళ్ళే కదండీ నేను గత ఐదు రోజుల క్రితం నేను బట్టలు ఆర్డర్ చేసాను అది మా చుట్టాలే వాళ్ళ పుట్టినరోజు ఉంటే వాళ్ళకి ఇద్దామని డెలివరీ చేసాను అది పుట్టిన రోజు కన్నా రెండురోజుల ముందు అంటే నిన్న రావాలి రేపు నాకు పుట్టినరోజు ఉంది అయితే ఇప్పుడు ఎలాగా సమయం పదకొండు అయ్యింది నిన్న పదకొండింటికల్లా అది మాకు డెలివరీ అవుతుందని మీరు చెప్పారు ఓకే దాంట్లో ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ నిన్న ఉంది అంటే నిన్న పదకొండింటిలోపు అనుంది కానీ అది ఈరోజు వరకు కూడా రాలేదు ఇంకా విజయవాడలో ఉంది అని ఉంది ఇంకా మా నియరెస్ట్ హబ్కి కూడా అది చేరుకోలేదు అయితే నేను దాని మీద నమ్మకం పెట్టుకుని అంటే ఆ డే ఆ డేట్ చూసి ఇలాగ ఆర్డర్ పెట్టాను అయితే మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం అంటే క్యాన్సిల్ చేసి పెట్టినా అది అంత త్వరగా రాదు అది బాగా లేట్ అయితే అయ్యింది మరి అది ఎందుకయ్యిందో నాకు అర్థం కాలేదు నేను పెట్టి అది తీసుకుని మా పు చుట్టాల వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది అయితే అది మరి రాలేదు దాన్ని దాని కి పరిష్కారం ఏంటో చెప్తారని మీకు ఫోన్ చేసాను అదేంటంటే మళ్ళీ రేపు పుట్టినరోజు పెట్టుకుని నేను అవతలలెల్లుండో ఆ తర్వాత ఇవ్వలేను కదా అది ఇంకా మళ్ళీ డెలివరీ డేట్ రోజురోజుకి మారుతుందే తప్ప ఇంక ఎప్పుడొస్తుందా అన్నది తెలియట్లేదు అందుకు ఇంక నేను ఆ ఆర్డర్ని నిలిపివేద్దాం అని అనుకుంటున్నాను కానీ మీరు ఇలా చెప్పడం మళ్ళీ రాకుండా ఉండడం అనేది అది సంభవం కాదు అంటే అది మీరు అలా చెప్పి కూడా తె తెప్పించకపోవడం చాలా మంచిది కాదని నా ఉద్దేశం ఎందుకంటే మేము దాన్ని బేస్ చేసుకునే మా తర్వాత రోజుని ప్ల్యాన్ చేసాం కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందవుతుంది మళ్ళీ ఇప్పడికి ఇప్పుడు వెళ్ళి ఒక గిఫ్ట్ కొని అది ఇవ్వాలి అంటే మాకు కుదరదు కదా మాకు కుదరకే కదా ఆన్లైన్లో పెట్టుకున్నాం అలాంటిది అది సరైన సమయానికి మీరు పంపకపోవడం అనేది మంచిది కాదు కొంచెం వీటిని గమనించుతారని నేను ప్రార్థిస్తూ ఇంకా ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేద్దాం అని అనుకుంటున్నాను దాని యొక్క ప్రక్రియను ఎలాగో కొంచెం నాకు ఈమెయిల్లో గానీ లేదంటే ఫోన్ చేసి గానీ కొంచెం చెప్తారని భావిస్తున్నా ధన్యవాదాలు